తిరుపతి తిరుమల చంద్రగిరి పాకాల చిత్తూరు పుత్తూరు నగరి తల్లిపట్టు సూళూర్పేట తడా పొన్నేరు గూడూరు నెల్లూరు కావలి గుడ్లూరు కందుకూరు సింగరాయ కొండ కందుకూరు ఒంగోలు చీమకుర్తి రాళ్ళురు అద్దంకి గుంటూరు ఒంగోలు ఇంకొల్ చీరాల బాపట్ల పర్చూర్ చిలకలూరిపేట మాటూరు నర్సరావుపేట పత్తిపాడు గుంటూరు పొన్నూరు చేబ్రోలు వర్లపాలెం నిజాంపేట్ నిజాంపట్నం తెనాలి విజయవాడ కొండూరు కొండాపల్లె గుడివాడ మచిలీపట్నం ఏలూరు హనుమాన్ జంక్షన్ నూజివీడు తాడేపల్లి గూడెం భీమవరం రాజమండ్రి తణుకు అత్తిలి పాలకొల్లు ఎల్లా నర్సాపూర్ రావుల పాలెం కొత్తపేట వానపల్లె అమలాపురం సామర్లకోట జగ్గాపేట జగ్గంపేట కాకినాడ పిఠాపురం అన్నవరం

నక్కలపాల్లె అనకాపల్లి హాసింకోట విశాఖపట్నం మోదరువాడ విజయనగరం శ్రీకాకుళం సింగపూరం ఆముదాల వరసాల పామపేట కావటీ గోపాల్ పూర్ బిరంపూర్ గంజం ఒడిస్సా భువనేశ్వర్

జై జైపూర్ జంషాపూర్ జంషద్పూర్ జార్ఖండ్ వారణాసి లక్నో కాన్పూర్ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ నేపాల్ బరేలీ ఆగ్రా

హర్యానా న్యూఢిల్లీ జైపూర్ పంజాబ్ ఉదయ్పూర్ మహామాబాద్ మసిలాబాద్ గుజరాత్ రాజ్కోట్ జాంనగర్ బెంగళూరు బావనగర్

పూణే ముంబై

గోవా కోల్హాపూర్ పనాజీ ఉడిపి మంగళూరు కోజీకోడ్ మల్లాపురం త్రిశూర్ కేరళా కొచ్చి కొట్టాయమ్ కొల్లమ్ తలంపూసమ్ తిరువనంతపురం నక్కల్ కోయల్ తిరువనవెల్లి మధురై కోవెలపట్టు మధురై నర్సపాళ్యం దొడ్డికల్ కరైకుడి తిరిచురపల్లి సేలం లీరోడ్ కోల్కత్తా హర్యనా పంజాబ్ అమ్రిత్సర్ మేడాన్

తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ సూర్య నగర్

పాకిస్థాన్ కజికిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్

సిరియా లెబనాన్ ఇజ్రాయిల్ అమెరికా మెక్సికో కెనడా ఆస్ట్రేలియా న్యూజిల్యాండ్ మలేషియా సింగపూర్ జపాన్

టోక్యో హాంగ్కాంగ్

ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఉగాండ

దుబాయ్ సౌదీ అరేబియా